కావాలండి ఆ అవి మాకేనండి సైజు చాలండి ఓకే సాండల్స్ చిన్న చిన్న డైలీ వెర్ సాండల్స్ చూపించండి కొత్తగా లేటెస్ట్ కొత్తగా లేటెస్టుగా వచ్చిన ఐటమ్స్ ఏమైనా ఉంటే చూపించండి అంటే ఇప్పుడు వస్తున్నాయి కదండి హై హీల్స్ అండి ఒకే

ఇవి ఇవి కాస్ట్ ఎలా పడుతుందండి ఇవి ధర ఎంత పడుతుందండి

అలాగే రేట్లు ఎలాగ ఉన్నాయి రోజువారీ వేసుకునే చెప్పులు అవి ఉంటాయి కదండీ అవి బ్లాక్ కలర్ తీయండి దీంట్లో

సరేనండి సరిపోయాయి ధన్యవాదములు